హలో నేను క్రొత్త స్మార్ట్ వాచ్ కోసము రెండు రోజుల క్రితం ఆర్డర్ చేసాను వేరే షాపులో అదే మోడల్ అంటే అదే రకము అదే కంపెనీ మరియు అవే ఫీచర్స్ ఉన్న స్మార్ట్ వాచ్ని నిన్న మా బంధువులు తగ్గింపు ధరలో కొన్నారండి మీరు కూడా ఆ ధరకి ఇవ్వగలరా అలా వీలుకానప్పుడు దయచేసి స్మార్ట్ వాచి ఆర్డర్ని రద్దు చేయవలసిందిగా కోరుచున్నాను